నేను స్పీడ్ రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ పాల్గొన్నాను స్పీడ్ రన్నింగ్లో మనతోపాటు మన స్నేహితులూ మన ఎందరో ఉంటారు వాళ్ళతోపాటు మనము పాల్గొనాలి వాళ్ళకన్నా ముందు వెళ్ళాలి అన్న భయం ఒకటి ఉంటుంది మనము వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళి స్పీడ్గా రన్ చెయ్యాలి అం అదే సమయంలో ఎంతో భయం ఉంటుంది ఎవరు వస్తారు నేనొస్తానా నా ఫ్రెండ్ వస్తుందా నా స్నేహితురాలు వస్తారా ఎవరు వస్తాము ముందుగా అని చాలా చాలా భయం వేస్తుంది కానీ ఆ భయం అంతా వదిలేసి స్పీడ్గా రన్నింగ్ చేసి మనం ముందుకు రావాలి ముందు మనమే ఉండాలి అన్న ఆలోచనలు ఆ టైంలో చాలా భయమేస్తుంది హై జంప్ లాంగ్ జంప్ కూడా అలానే ఉంటుంది ఆ హై జంప్ ఫస్ట్ చిన్నగా రన్నింగ్ చేసుకుంటూ తర్వాత స్పీడ్గా రన్నింగ్ చేసి జంప్ చెయ్యాలి అప్పుడు ఆ జంప్ సే చేసే టైంలో వాళ్ళు మనం ఎంత చేస్తున్నాం అనేది వాళ్ళు చూసుకోని రాసుకుంటారు మనం ఎంత ఎంత దూకినం ఎట్ల దూకినం అనేది కూడా వాళ్ళు నోట్ చేసుకుని చే చెప్తారు అందులో ఆ ఆటలాడే దాంట్లో చాలా భయమేస్తుంది మన పక్కనున్న స్నేహితురాల్లు కూడా మనకి చెప్తారు ఏం కాదు మంచిగా ఆడు అని చెప్తారు మనం ఆ భయాన్ని వదిలేసి ఒక పట్టుదలతో ముందుకి వెళ్ళి మంచిగా ఆడి గెలవాలి